నేను ఆమెజాన్లో ఒకటి అది ఏంటంటే ఎలక్ట్రిక్ పొయ్యి ఆర్డర్ చేసినాను అంటే మా ఇంట్లో అది మా వాళ్ళు కావాలంటే ఆర్డర్ చేసినప్పుడు అది ఏంటంటే అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చిందన్నట్టు ఎట్లని అంటే దాని పర్ఫార్మెన్స్ అవ్వచ్చు దాని హీటింగ్ లెవల్స్ అవ్వచ్చు అంటే నాకు ఫస్ట్లో భయం అయ్యేది ఎందుకంటే ఇది ఎలక్ట్రిక్ది కదా ఏమన్నా షాక్ కొట్టి ఏమన్నా ప్రాబ్లమ్ అవుతుంది ఏమో అన్న ఒక భయము ఉండేది కానీ అది తీసుకొచ్చి ఎప్పుడైతే వాడడం మొదలుపెట్టినానో అప్పుడు అర్థమైంది అది షాకూ రాదు బట్ దాని పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఎలక్ట్రిక్ది కాబ ఎలక్ట్రిక్ది కాబట్టి ఇప్పుడు గ్యాస్లాగా కాకుండా ఏం కరెంటు బిల్లు కూడా అంతగనం ఏం రాదు గ్యాస్ అయితే అది నింపియాలి నింపియాలి అదో పెద్ద టాస్క్ అదే ఇది ఎలక్ట్రిక్ది అయింది అనుకో అంత బడ్జెట్ మనకు అంత ఇబ్బంది కూడా ఏమి అవ్వదన్నమాట ఒకసారి దానికి పవర్కి పెట్టుకుని స్టార్ట్ చేసాం అనుకో వన్ టూ మినిట్స్లో అది సెట్ అయిపోద్ది మనకు షాక్ రావడం ఇలాంటివి కూడా ఏం జరుగవు ఈజీగా అయిపోద్ది సో నాకు తెలిసిన బెస్ట్ ప్రోడక్ట్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది అంటే ఇదే